ఒక ఉదాహరణగా ది ఆల్కెమిస్ట్ పాలో కొయెల్హో పుస్తకాన్ని తీసుకుంటే ఇందులోని ప్రధాన పాత్ర శాంతియాగో తన స్వప్నాన్ని అనుసరించి ఒక అన్వేషాలను బయలుదేరుతాడు జీవితంలో గమ్యం మార్గంలో వచ్చే పరీక్షలు అనుభవాలు ఇవన్నీ నిజ జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాయి ఈ కథ నన్ను గుర్తు చేయడం వెనుక కారణం మనం కూడా జీవితంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ప్రయాణిస్తాం మార్గంలో అనేక అవరోధాలు ఎదురైన మన విశ్వాసం పట్టుదల మనలను ముందుకు నడిపిస్తుంది కొన్నిసార్లు మనం అన్వేషించే సమాధానం మన దగ్గరే ఉందని అర్థమవుతుంది అలానే అన్నే ఫ్రాంక్డై రీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్ వంటి పుస్తకాలు చదివినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలతో పోల్చుకొని మనకెంతో అదృష్టం కలిసి వచ్చిందో గుర్తు చేసుకుంటాం